ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ప్రతీ విద్య విద్యార్థులకు వాళ్ళకి స్కాలర్షిప్ రావడం వల్ల వాళ్ళకి చాలా అంటే చాలా సహాయపడుతుంది ఏంటంటే వాళ్ళు వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళు సాధించాలనుకున్నది సాధిస్తున్నారు అలాగే ఇంకా ఏంటంటే వాళ్ళు ఏ వృత్తినైతే కావాలనుకుంటున్నారో అందులో వాళ్ళు వాళ్ళ తగ్గట్టుగా ఎంచుకోబడుతున్నారు అలాగే ఇంకా ఏంటంటే వాళ్ళకి అలాగ అమ్మ ఒడి కాని లేకపోతే విద్యాదీవెన వసతి దీవెన రావడం వల్ల వాళ్ళకి మనీ ప్రెజర్ పడకుండా పేరెంట్స్కి కూడా వాళ్ళు చదువుకుంటున్నారు చక్కాగా వాళ్ళు సాధిచ్చాలనుకున్నది సాధిస్తున్నారు